నాకు ఇష్టమైన ఆట అంటే క్రికెట్ ఎందువలన అంటే మా అబ్బాయి చిన్నప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళి మైదానానికి క్రికెట్ ఆడుకునేవాడు ఆ క్రికెట్ చూసి చూసి తను ఆడుతుంటే తన శ్రద్ధ వల్ల తనకి ఎంత ఇష్టమో అది చూసి నాకు ఇష్టమైపోయింది క్రికెట్ ఆట గురించి క్రికెట్ ఆటగాళ్ళు వాళ్ళ పేర్లు ఇంకోకటి వీళ్ళ పిల్లల పేర్లు చెబుతూ ఉంటారు ధోనీ ఇట్లా రకరకాల వాళ్ళ మళ్ళీ ఇంకా అట్లా వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటారు శిఖర్ ధావన్ అట్లా వాళ్ళ గురించి చెబుతూ ఉంటారు వాళ్ళ స్టైలు వాళ్ళ ఏ విధంగా ఆడతారు ఎన్ని రన్స్ తీసారు ఎన్ని అలా మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లలు ఆడేదాన్ని బట్టి మా అబ్బాయి ఆడుకునే క్రికెట్ని చాలా ఇష్టపడి ప్రేమిస్తాడు ఆ ఆటని తను ప్రతీ రోజు ఆ ఆట ఆడతాడు ఆ విధంగా మేము చిన్నప్పటి నుంచి అలవాటు చేసాము తను ఆడుకున్నాడు మేము ఆడ వింటూ ఉంటాము అలా ఇష్టం